నేను పోయిన ఈమధ్య జరిగిన వానాకాలంలో నేను ఒక మరపురాని సంఘటన నేను కళ్ళారా చూసాను అది ఏంటంటే నేను మొన్న అలా బండి మీద వెళుతున్నప్పుడు వాన కురుస్తుంది అయితే వాన కురుస్తుంది కానీ నా ఎదురుగా దూరంలో ఒక యాభై మీటర్లు వాన పడుతుంది కానీ నా నెత్తి మీద మాత్రం అసలు ఒక్క చుక్క కూడా పడట్లేదు అది చూడటానికి చాలా అద్భుతంగా అనిపించింది అంటే చాలా వింతగా అనిపించింది అది ఏంటంటే నా ముందు మొత్తం ఊరంతా తడిసిపోయింది కానీ నా మీద మాత్రం ఒక చుక్క కూడా పడలేదు నా వెనకాల అది ఎందుకు అలా జరిగిందని తరువాత ఆలోచిస్తే ఇంతకీ అది వాన కురిసిన ప్రాంతం అది ఒక్క ఆ మేఘాలు ఆ పైనుంచి వెళ్ళాయి అయితే నేను వాన పడిన ప్రాంతానికి చిట్ట చివర్లో ఉన్న అన్నమాట దానివల్ల ఆ ఊరంతా తడిసిపోయినా కానీ నేను మాత్రం తడవలేదు అదేవిధంగా అది చూడటానికి కూడా చాలా బాగుంది అదే సమయంలో అంటే నా దగ్గర వాన పడలేదు కాబట్టి కొంచెం ఎండగా ఉండి ఇంద్రధనుస్సు కూడా చాలా బాగా కనిపించింది అన్నమాట అది ఇంద్రధనస్సు కూడా అప్పుడు వచ్చి చాలా అద్భుతంగా అనిపించింది అది మళ్ళీ ఎప్పుడైనా జరిగితే చూడాలని కూడా అనుకుంటున్నాను కానీ అలాంటి జరగడం చాలా అరుదు కాబట్టి ఇంకా అదే లాస్ట్ ఏమో అని కూడా నేను అనుకుంటున్నాను